తెలుగు మాట్లాడేడప్పుడు ఇతర భారతీయ భాషలను ఉపయోగించడం మరియు వారి మాట తీర్పులు తీరులో మార్పు భారతదేశంలో అనేక భాషలు మాట్లాడే ప్రజలున్నారు అందులో తెలుగు తమిళం కన్నడా మలయాళం హిందీ బెంగాలీ మరాఠ గుజరాతీ పంజాబీ వంటి భాషలు ప్రముఖంగా ఉన్నాయి ఒక భాష మాట్లాడే వ్యక్తి మరో భాష నేర్చుకోవడం లేదా మాట్లాడే సమయంలో కొంత ప్రభావం కలిగించవచ్చు ఇతర భారతీయ భాషలను మాట్లాడేవారు తెలుగులో ఏ విధంగా మాట్లాడుతారు ఇతర భారశల్లో వారు తెలుగులో మాట్లాడినప్పుడు వారి మాతృభాష వ్యాకరణం ఉచ్చారణ పదాల శైలి ధ్వని ప్రయోగం వంటి అంశాల ప్రభావం కలిగి ఉంటాయి కొన్ని ముఖ్యమైన మార్పులను పరిశీలిద్దాం హిందీలో మాట్లాడేవారు తెలుగులో ఎలా ఉంటారు సాధారణంగా ధ్వని ప్రయోగంలో హిందీ భాష మాట్లాడే స్వరూపం కనిపిస్తుంది కొన్ని పదాలను వాక్యాలలో కలిపేస్తారు ఉదాహరణకు మీరు ఇక్కడికి ఖబీ వచ్చారా వ్యాకరణం నిర్మాణం మారుతుంది సాంప్రదాయం తెలుగు మీరు ఏమి చేేస్తున్నారు హిందీ ప్రభావం వల్ల మీరు క్యా కరేగా తమిళంలో మాట్లాడేవారు తెలుగులో ఎలా మాట్లాడతారు తమిళం ఎక్కువగా మాట్లాడేవారు తెలుగు సమీపంలో భాషా కానీ ఉచ్చారణ తేడాలు ఉంటాయి ఉదాహరణకు నేను వచ్చాను నేను వందేన్ అని చెప్తారు వ్యాకరణంలో మార్పు సాధారణంగా తెలుగు ఇదేమిటండి తమిళంలో ఇదే టండి కన్నడంలో తెలుగు మాట్లాడేవారు అక్షరధ్వనిని కొంత మారుతుంది నేను రాబోతున్నాను నేను బర్తిని తెలుగు పదాలను కన్నడ టోన్లో మాట్లాడతారు మలయాళంలో మాట్లాడేవారు మలయాళంలో మృదు స్వరావంగా ఉంటుంది తెలుగువారు అలాగే మృదువుగా మాట్లాడతారు కొన్ని పదాలకు చుట్టుముట్టే ధ్వనులు పలుకుతాయి ఇది ఏమిటి ఇది ఎన్నూ ఏంటి తెలుగు మాట్లాడేటప్పుడు వారి మాట తీరు ఎలా మారుతుంది ధ్వని మార్పు వ్యాకర నిర్మాణం వారి మాతృభాష ఉచ్చరణ ప్రకారం కొన్ని తెలుగు అక్షరాలను తప్పుగా లేదా భిన్నంగా ఉచ్చరిస్తారు వారి వ్యాక్య నిర్మాణ శైలి వారి భాషల నిర్మాణ ప్రభావం వల్ల మారుతుంది పదాల ఉపయోగం వారి మాతృభాష పదాలలో తెలుగు లోపల కలిపేస్తారు గొంతు టోన్ అనేది వారి వ్యవ స్థానిక భాష శైలి ప్రభావం తెలుగు మాట్లాడేటప్పుడు ఉంటుంది భిన్న భాషలు మాట్లాడేవారు తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని మార్పులు సహజమే అయితే అయ్యెక్కువగా సంభాషణ ద్వారా వారు తెలుగు శబ్దాలను వ్యాకరించు మెరుగు వ్యాకరణాన్ని మెరుగుపరుచుకోవచ్చు భాషల్లోని ఈ మార్పులు భాష సంప్రదాయాలను మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దుతాయి